ఈ మధ్య సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ బాగానే అభివృద్ధి చెందింది ఈ వృద్ధికి దారి తీసిన పరిశ్రమలు సిమెంట్ పరిశ్రమలు కాగితపు పరిశ్రమలు ఇటువంటివన్నీ బాగా వృద్ధిలోనికి వచ్చాయి ఇంటర్నెట్ బ్యాంకింగ్ డిజిటల్ చెల్లింపులు దీని వల్ల చాలా పని సులువు అయితే అయింది అందరూ దీని వలన ఉపయోగపడ్డారు మనం ఇంతకుముందు బ్యాంకుకు వెళ్లి పని చేసుకోవలిసొచ్చేది ఇప్పుడు డిజిటల్ బ్యాంకింగ్ వల్ల ఇంట్లో కూర్చుని కూడా మనం మన పనిని పూర్తి చేసుకోగలుగుతున్నాము రెండు వేల రూపాయలు బ్యాన్ చేయడం వలన కూడా చాలా అభివృద్ధి చెందింది దాని వలన అని అనుకుంటున్నాం